గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను మెరుగుపరచాలి యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించాలి మెరుగైన శిక్షణ కోసం క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయాలి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మైదానాలు స్టేడియంలను అభివృద్ధి చేయాలి స్కూల్స్ కాలేజీల స్థాయిలో క్రీడలను తప్పనిసరి చేయాలి ప్రముఖ క్రీడాకారులను రోల్ మోడల్స్గా ప్రదర్శించి ప్రేరణ కలిగించాలి మహిళల క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడారంగానికి మరింత మద్దతు కల్పించాలి